నాకు నెగిటివ్ ఎక్స్పిరియన్స్ అంటే శారి శారి తీసుకున్నప్పుడు అదెంత ఎంత బా అనిపించిందో తీసుకోవాలి అనిపించింది శారి కూడా దాని యొక్క కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది ఆ కుట్టే విధానం కానీ లేదు అని అంటే మనం తీసుకునే జాకెట్టు చీర మొత్తం అన్నీ కూడా మనకైతే సెట్ అవుతాయి అనిపించి తీసేసుకుంటే తీసేసుకుంటాను అనిపించింది కానీ లాస్ట్ లో అమౌంట్ వచ్చేసరికి కుదరలేదు తీసుకోకుండా ముందుకి వెళ్లిపోయాను మళ్ళ పాసిటివ్ గా ఆలోచించాను ఇదయితే బాగుంటుందని నచ్చింది ఇంకా తీసుకోవాలి అని చెప్పి వచ్చి తీసుకున్నాను అది ఎంతో అందంగా అనిపించింది